హలో టూరిస్ట్ గైడేనా ఇప్పుడు మాకు విజయనగరం జిల్లాలో సంబారి జరుగుతాది కదా జాతర ఎలా ఉంటుంది అది మాకు కొంచెం మీరు ఏదైనా చెప్తారా ఒకే

రిజర్వాయర్ దగ్గరకి పంపిస్తారా వెళ్ళనిస్తారా ఫోటోస్ క్యామరా పట్టికెళ్లచ్చా క్యామర అలౌ చేస్తారా ఒకే ఇప్పుడు మనకి అక్కడ జాతరకి వెళ్ళడానికి మనకి వెహికల్ ఏమైనా ఉంటుందా వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ మీరు మీ మీరు తెలిసినోళ్లు ఎవరైనా ఉన్నారా వెహికల్ ఉన్నది రూము రూము వెహికల్ ఫుడ్డు అన్ని కావలి కదా టూ డేస్ త్రీ డేస్కి రూము రెంట్ ఎంత అవుతుందండి త్రీ డేస్కి మేమొక మేము ఫోర్ డేసులో వస్తామండి రూముకి ఫుడ్డుకి త్రీ డేసా ట్రావెలింగ్కి ఎంత అవుతుంది విజయనగరం నుంచి ట్రావెలింగ్కి టూ థౌజండ్ అవుతుందా ఈ లోపల ఫైవ్ మెంబర్స్ వస్తాం అండి ఫైవ్ మెంబర్స్ మేమొక త్రీ డేస్లో మీకు కాల్ చేస్తామండి ఎప్పుడొస్తామో ఎంటో అనేది ఆ జాతరలో మేము ఏమన్నా అంటే మనకి అమ్మవారికి సంబంధించినవి ఏమైనా ఉంటాయా మనం తీసుకోడానికి ఇంట్లో పెట్టుకోడానికి

ఒకే అండి చెప్పండి వస్తామండి మీకొక త్రీ డేసులో కాల్ చేస్తామండి వస్తామండి థ్యాంక్ యూ అండి